హలో మేడం ఇక్కడ డాన్సు నేర్పిస్తున్నారా అవి ఏమేమి నేర్పిస్తున్నారు మేడం ఇంకా ఫీజ్ ఎంత మేడం కథాకళికి ఎంత ఫీజు కూచిపూడికి ఎంత భరతనాట్యం నేర్పిస్తున్నారా మేడం ఫీజు చెప్పరా

టైమింగ్స్ మేడం టైమింగ్స్ మేడం ఓకే మ్యామ్ ఓకే ఓకే మేడం ఓకే మేడం ఏ ఏజ్ నుండి మేడం

ఓకే మేడం థ్యాంక్ యూ